డ్రాయింగ్లో కొత్తగా ప్రారంభించిన వారికి నా సలహా ప్రాథమిక ఆకృతులను నేర్చుకోండి ఏదైనా పెద్ద చిత్రాన్ని గీయడానికి ముందు చిన్న ఆకృతులు గీయడాన్ని ప్రాక్టీస్ చేయడం అదిక ప్రాక్టీస్ చేయడం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేేయడం అబ్జర్వేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోండి ప్రకృతి ప్రాణులు మనుషులు ముఖ కవలికలు గమనించి వాటిని స్కెచ్ చేయడం రేఖాచిత్ర పద్ధతులను ఉపయోగించడం లైట్ స్కెచ్చింగ్ మొదలుపెట్టి అంచనాలు వేసి తరచూ చెక్ చేసుకుంటూ మెరుగుపరచడం సహనం మరియు క్రమశిక్షణ కలిగి ఉండడం మొదట్లో తప్పులు జరుగుతాయి కానీ వాటి నుంచి నేర్చుకోవడం ముఖ్యం బేసిక్ మెటీరియల్స్తో ప్రారంభించడం పెన్సిల్ ఎరేజర్ స్కెచ్ బుక్ మొదలైనవి సరిపోతాయి ఖరీదైన మెటీరియల్స్ కొనుగోలు చేసే ముందు వాటిని బాగా అర్థం చేసుకోండి ఇతర ఆర్టిస్టుల నుండి నేర్చుకోవడం యూట్యూబ్ వీడియోలు ఆర్ట్ బుక్స్ ఆన్లైన్ కోర్సులు వీక్షించి కొంత టెక్నిక్స్ నేర్చుకోవడం కల్పన శక్తిని పెంచుకోవడం మీ పని పెంచుకోండి మీ డ్రాయింగ్ను కుటుంబ సభ్యులు మిత్రులతో షేర్ చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి